మూలాలకు వెళ్లడానికి చాలా మార్గాలు ఉంటాయి ఎందుకంటే ప్రస్తుతం చాలామంది తమ కుటుంబం గురించి మూల మూలన అన్వేషించడానికి గతంలో జరిగిన ప్రతిదాని గురించి ఆ యొక్క సంబంధం గురించి వారు ఎలా వచ్చారు ఏంటనే దాని నుంచి మూలానికి వెళ్లి పరీక్షిస్తున్నారు అలాగే కొంతమంది వారి యొక్క మతం గురించి చాలా మూల మూలలకు వెళ్లి అన్వేషించి అసలు ఏమిటి కథ అనే దాని గురించి వాళ్ళు ప్రత్యేకమైన అవగాహనను తెలుసుకుంటున్నారు అలాగే కొన్ని కొన్ని చారిత్రక ఆ ఒక విషయాల గురించి వారు మూలల్లోకి నీ లోతుకు వెళ్లివారు ఆలోచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అలాగే ఇంకా చాలామంది తమను గురించి తాము తెలుసుకోవడం కోసం తాము పుట్టినప్పటినుంచి అసలు ఏవిధంగా జరుగుతుంది ఎవరెవరు వారి చుట్టుపక్క వారు వారికి ఎలాంటి సహాయలు చేశారు ఎలాంటి వారికి ప్రేమనుభావాలు తెలిపారు అటువంటిది తెలుసుకొని వారు చుట్టుపక్కవారితో వారు మరింత ఈ యొక్క సంబంధాలను పెంచుకొని వారి యొక్క తెలివితేటలు వారి యొక్క తెలివి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చాలాగా ప్రయత్నిస్తున్నారు వీరు చాలామంది ఈ యొక్క లోతుగా మూలాల గురించి తెలుసుకునే వారికి వచ్చే ఏంటంటే వారి తెలివితేటలనేది ముఖ్యంగా పెరుగుతాయి ప్రతిదాన్ని గురించి అవగాహన అనేది వచ్చి వారు ఎలా నడుచుకోవాలి ప్రపంచంలో ఈ యొక్క ఎలా ఉండాలి ఈ యొక్క జనంతో ఎలా ఉండాలి వారు నాకు ఎలాంటి మేలు చేశారు వాళ్ళతో ఎలా నడుచుకోవాలి అనేది గొప్ప అనుభవం అనేది వస్తుంది దీన్ని బట్టి చాలా జ్ఞానోదయం కూడా అవుతుంది ఈరోజు రేపటిలో మంచి భవిష్యత్తు కూడా ఉండవచ్చు